ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కళా ప్రదర్శనశాలలు మ్యూజియంలు చాలా ఉన్నాయి వాటిలో నేను కొన్ని చదువుతూ ఉన్నాను అరకు ట్రైబల్ మ్యూజియం అరకు అనేటువంటి ప్రాంతంలో ఉన్నది చైతన్య జ్యోతి మ్యూజియం ఉన్నది కాఫీ మ్యూజియం ఉన్నది విశాఖ మ్యూజియం ఉన్నది శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఉన్నది ఇలా ప్రధానంగా మ్యూజియాలు అనేటివి ఉన్నాయి అలాగే ప్రధాన కళా ప్రదర్శనశాలలు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి ఉదాహరణకు మనం చూసుకుంటే గురుజాడ కళాక్షేత్రం కే ఎల్ కళాక్షేత్రం ఎం బి విజ్ఞాన కేంద్రం అనేటువంటి ఇవి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన కళాప్రదర్శనలు మరి మ్యూజియములు